మా ప్రాంతంలో ఉండే హెల్త్ కేర్ హెల్త్ కేర్ సెంటర్కి మేమే వెళ్లి వారు లేకపోయినా మా అవసరం కాబట్టి తెలుసుకొని రావడం దానికి మా అవస్ మా రోగములు బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అదే నగరాలలో అయితే మేము హెల్త్ కేర్ సెంటర్కి వెళ్లి వెళితే మంచి రెస్పాన్స్ ఉంటుంది